ఆంధ్రప్రదేశ్లో అనుసరించే ప్రధానమైన మతాలు మూడు అందులో మూడు మతాల గురించి వివరంగా చెప్పాలంటే ముందు హిందూ మతము రెండు వచ్చి క్రిస్టియన్ మతం మూడు ముస్లిం మతం ఈ మొదట హిందూమతం గురించి వివరంగా చెప్పాలంటే వీళ్ళు సాంప్రదాయాలకి గురించి పండుగల గురించి వివరంగా చెప్తాను వీళ్ళ పండుగలు వచ్చి హిందూ పండగలు వచ్చి ప్రధానంగా సంక్రాంతి చేసుకుంటారు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారు అంటే మొదటి రోజు భోగి పండుగ రోజు భోగిమంట వేస్తారు అందరు శుభ్రంగా తలంటు స్నానాలు చేసి చాలా చక్కగా నీటుగా తయారు అయ్యి భోగి పళ్ళు పెట్టి భోగి పండుగ గొబ్బెమ్మలు పెట్టి బాగా చేసుకుంటారు చేస్తారు రెండవ రోజు వచ్చి మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు శుభ్రంగా తలంటు స్నానం చేసి మంచి గుడికి వెళ్ళి ఆ గుడిలో పూజలు చేసుకొని కొత్త అల్లుళ్ళతో సంతోషంతో ఉంటారు వాళ్ళు మూడవ రోజు వచ్చి కనుమ పండుగ కనుమ పండుగ వచ్చి వచ్చిన కొత్త అల్లుళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి నచ్చిన పిండివంటలు చేసి వాళ్ళకి వాళ్ళ ఆనందంతో ఉండే యొక్క ఆనందాన్ని వాళ్ళతో ఆనందాన్ని పంచుకుంటారు సంక్రాంతి ముగ్గులు వేస్తారు హరిదాసు కమ్మని కథలు చెప్తారు బాగా చక్కగా జరుగుతుంది రెండవది వచ్చి ఉగాది పండుగ ఉగాది రోజు పొద్దున్న కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది కాబట్టి దాని గురించి చెప్పాలంటే ఆ రోజు ఉగాది పచ్చడి తినిపిస్తారు అందరికి ఆ రోజు పంచాంగం నివృత్తి జరుగుతుంది పంచాంగం చేస్తారు కాబట్టి కొత్త సంవత్సరం ఉగాదికి కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది కాబట్టి ఆ సంవత్సరం అంతా బాగా ఉంటుందని ఒక నమ్మకంతో ఉంటారు షడ్రుచులు ఉగాది కాబట్టి అది బాగుంటుంది తీపి వగర చేదు పులుపు అన్ని రుచులతో ఉంటాయి కాబట్టి అలాగే ఉన్న జీవితం కూడా బాగా చక్కగా ఉంటాం సంవత్సరం కూడా బాగా ఉండాలని చెప్పి అలా చేసుకుంటారు వాళ్ళు తరువాత దసరా వచ్చి పండగ మూడవ పండగ దసరా వచ్చి ముఖ్యంగా దసరాకి దేవీ నవరాత్రులు బాగా జరుగుతాయి అమ్మవారి విగ్రహాన్ని బాగా పూజిస్తారు రోజు రోజుకో అవతారంతో అమ్మవారిని నవరాత్రులు పూజిస్తారు రోజు సాయంత్రం భజన కాలక్షేపం జరుగుతుంది అలాగే ప్రసాదం వినియోగం కూడా జరుగుతుంది బాగా నైవేద్యం పెడతారు బాగుంటుంది తొమ్మిది రోజులు దసరా బాగా ఉత్సవాలు బాగా చేస్తారు తర్వాత దీపావళి దీపావళి వచ్చి ఉదయం పూట పిల్లలందరు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని సాయంత్రం టపాసులు కొనుక్కొని ఆనందంతో చాలా కేరింతలు కొడుతు సంతోషంగా గడుపుతారు దీపావళి కూడా చాలా చెప్పుకోదగ పండుగ అలాగే వినాయక చవితి వినాయక చవితి వచ్చి వినాయకుని విగ్రహాం ప్రతి వీధిలో పెడతారు పందిర్లు వేస్తారు చాలా ఆనందంగా జరుపుకుంటారు మూడు రోజులు చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది రోజులు చేసే వాళ్ళు ఉన్నారు వైభవంగా చేస్తారు ఊరేగింపు తర్వాత నిమజ్జనం ఊరేగింపు కూడా బాగా వైభవంగా జరుగుతుంది ప్రతి రోజు నైవేద్యం పెడతారు ఒకరోజు పుస్తకాలు అన్నీ తీసుకు వచ్చి పూజలు పిల్లలు పుస్తకాలు తీసుకొచ్చి చదువు రావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తారు అలాగే హిందూ ధర్మం బాగా తీర్థయాత్రలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు కాశీ ప్రయాగ తిరుపతి శ్రీశైలము మహానంది విజయవాడ అమ్మవారి గుడి ఇలా తీర్ధయాత్రలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా సాంప్రదాయం ప్రకారం బాగా జరిగే హిందూ సాంప్రదాయం బాగా ఉంటుంది తర్వాత క్రిస్టియన్స్ వచ్చి ప్రతి ఆదివారం చర్చికు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు వాళ్ళు అలాగే క్రిస్మస్ రోజు కొత్త బట్టలు పిండి వంటలు చేసుకుంటారు ఆరోజు బాగా జరుగుతుంది క్రిస్మస్ రోజు తర్వాత ఈస్టర్ ఒక పండుగ ఉంది వాళ్ళది వాళ్ళ ఈస్టర్ పండుగ రోజు బాగా సమాధులు అలంకరించుకొని వాళ్ళు అవును పెద్దల్ని గుర్తు చేసుకొని ఆరోజు ప్రార్థన్లు బాగా చేసి చేసుకుంటారు మూడోవది ముస్లిమ్స్ ముస్లిమ్స్ వచ్చి రంజాన్ పండుగ వాళ్ళకు ముఖ్యము రంజాన్ పండుగ రోజు మొదట రంజాను నెల బిగిన్ అవ్వంగానే వాళ్ళు ఉపవాసం ఉంటారు ఆ ఉపవాసం రంజాన్ నెల న నలభై రోజులు ముప్పై రోజులు రంజాను వచ్చేదాకా వాళ్ళు ఉపవాసం ఉండి మసీదుకు వెళ్ళి ప్రార్థనలు చేసుకొని వాళ్ళు ఎంతో వైభవంగా చేసుకుంటారు

రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తారు ప్రతి శుక్రవారం నమాజ్కు వెళతారు ఇలా పండుగలు సాంప్రదాయాలు ఇలా ఉంటాయి